భారతదేశ రాజకీయం అనేది ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరు పొందింది ఇక్కడ ప్ర ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల అభిప్రాయాలను అవసరాలను ప్రతిబింబించేలా రూపొంది రూపొందించబడ్డాయి ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది దీని ద్వారా వారు తమ తమకు నచ్చిన నాయకున్ని ఎన్నుకునే అవకాశం కలిగిస్తుంది భారతదేశంలోని సంస్థాన ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉంది ఇది మూడు ప్రధాన స్థాయిలుగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు ఇక్కడ భారత రాజ్యాంగం అత్యున్నతంగా పరిగణించబడుతుంది దీనిలో ప్రభుత్వ విధానాలు ప్రజల హక్కులు ప్రభుత్వ పనితీరు వంటి ముఖ్యమైన అంశాలను స్పష్టంగా పేర్కొన్నాయి రాజకీయ పార్టీల ప్రాముఖ్యత భారతదేశంలో రాజకీయ పార్టీలు రెండు ప్రధాన రకాలుగా విభజించబడ్డాయి జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర జాతీయ పార్టీలు ప్రదేశ్ ప్రదేశిక పార్టీలు తృణముల్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి డిఎంకె వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ రాజకీయ పార్టీల వలన ప్రజలకు వివిధ ఆలోచనలు ఆధారంగా తమకు నచ్చిన పార్టీని పార్టీలను ఎన్నుకునే అవకాశం లభి లభిస్తుంది నాకు నచ్చిన నచ్చని అంశాలు నా అభిప్రాయం ప్రకారం భారతదేశ రాజకీయ వ్యవస్థలో కొన్ని మంచి పని మంచి పలుకు మంచి పలుకులు ఉన్నాయి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి నచ్చిన అంశాలు ప్రజాస్వామ్య విలువలు భారతదేశంలో ప్రజాస్వామ్యం బలంగా నిలిచింది ప్రజలకు ఓటు హక్కు ద్వారా తమ నాయకులను ఎన్నుకునే అవకాశం ఉంది వివిధ పార్టీలు ఉనికి విభిన్న రాజకీయ పార్టీలు ఉండడంతో ప్రజలకు ఎన్నుకోవడం వెన్నుకోవడానికి విస్తృతమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి ప్రజల అబివృద్ధికి ప్రాధాన్యం ప్రభుత్వ ఆరోగ్యం విద్యా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తోంది నచ్చని అంశాలు కరప్షన్ కొన్నిసార్లు ప్రభుత్వ విధానాలు అవినీతి కారణంగా ప్రజలకు సరైన ప్రయోజనం అందించలేదు అందించలేవు రాజకీయ ప్రత్యార్థులను మధ్య దేశ ప్రచారం ప్రత్యర్థులను అప్రతిష్ట పరిచేందుకు తప్పుడు ప్రచారం చేయడం చూస్తుంటాయి నాకు ఇష్టమైన నాయకుడు నాకు అబ్దుల్ కలాం సార్ అంటే ఎంతో అభి అభిమానము వారు రాజకీయ నాయకులు కాదని తెలిసినప్పటికీ దేశ అభివృద్ధికి చేసిన కృషి వారి నాయకత్వం లక్షణాలను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది వారు యువతకు ప్రేరణగా నిలిచారు రాజకీయాల్లో కూడా ఇలాంటి నిజాయితీ ప్రజాసేవ దృక్పథం కలిగి ఉన్న నాయకుడు అంటే దేశ అభివృద్ధికి మరింత వేగంగా జరుగుతుంది ఇక ప్రస్తుత రాజకీయాల్లో నాకు నరేంద్ర మోడీ గారు నాయకత్వ లక్షణాలు బాగా నచ్చాయి అతను తీసుకున్న ఆర్థిక సంస్కరణలు అభివృద్ధి ప్రాజెక్టు భారతదేశాన్ని సమర్థవంతంగా మార్గంలోకి తీసుకెళుతున్నాయి అదే సమయంలో రాజకీయ విభజనకు తగ్గించాల్సిన అవసరం ఉంది నాకు వారిని కలిసే అవకాశం వస్తే నేను వారి ప్రజల అభివృద్ధి కోసం అనేక రకమైన స్కీములు పెట్టమని అడుగుతాను